ఇప్పుడు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి దానికి కారణం ఏందంటే కోవిడ్ సమయంలో విద్యార్థులు విద్యకు దూరవైపోయారు దాన్ని ఎలా భర్తీ చేయాలని ఎంతో ఆలోచించి ఆన్లైన్ క్లాసులు స్మార్ట్ క్లాసులు ఏర్పాటు చేశారు దీనికి ఎంతగానో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యావ్యవస్థ ఎంతగానో ఉపయోగపడింది అధ్యాపకులు మెరుగైన శిక్ష అందించడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు విద్యార్థుల శిక్షణలో శిక్షణ ఇవ్వడానికేగాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులను టీచర్లను ఎంతగానో రూపుదిద్దడానికి సహాయపడుతుంది ప్రత్యేకంగా ఏంటంటే విద్యార్థి విద్యార్థులు అధ్యాపకులకు ఉత్తర ప్రత్యుత్తరాలు ఇవ్వడానికి కంప్యూటర్కి ఫోన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి కంప్యూటర్స్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ ఇదే కానీ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ ఎంతగానో మార్పులు సంతరించుకుంది దాని కారణం మన విద్యా వ్యవస్థ ఎంతో ఉన్నతంగా ఆలోచించడమే దీనికి ప్రధాన కారణం స్మార్ట్ క్లాసుల వల్ల విద్యార్థులు విద్యను దూరం కాకుండా అనువుగా అందించగలుగుతుంది దీనికి ఎంతగానో సహాయ పడ్డ ప్రభుత్వానికి విద్యార్థులు ధన్యవాదాలు చెప్పుకోవాలి ఈ కంప్యూటర్ల వల్ల ఎంతగానో నాలెడ్జ్ పెరిగి ఇప్పుడు విద్యార్థులు ఎంతగానో సహాయపడుతున్నారు దీనికి ఎంతగానో సహకరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు